భారత దేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడి ఉంది ఇది ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా అరవై ఏడు శాతం జనాభాకు ఉపాధి కల్పిస్తుంది జీఎస్డీపీ మొదటి సవరణ అంచనా ప్రకారం రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి పదమూడు లక్షల పదిహేడు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది కోట్లు అంటే పదకొండు పాయింట్ నలభై మూడు పర్సెంట్ వృద్ధిరేటుతో స్థిరమైన ధరలతో స్థూలరాష్ట దేశీయ ఉత్పత్తి వృద్ధిపరంగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరానికి రాష్ట్ర రాష్ట్రం దేశంలో ఒకటవ స్థానంలో ఉంది అయితే వ్యవసాయం అనేది అరవై శాతం జనాభా వ్యవసాయం మరియు సంబంధిత కార్యకలాపాలలో

నాలుగు ముఖ్యమైన నదులు గోదావరి కృష్ణా పెన్నా మరియు తుంగభద్ర రాష్ట్రం గుండా ప్రవహిస్తాయి నీరు సాగునీటిని అందిస్తాయి ఇటీవల కూరగాయలు నూనె ఉత్పత్తికి ఉపయోగించే ప్రొద్దుతిరుగు పువ్వులు మరియు వేరుశెనగ వంటి పంటలు ఆధారంగా పొందుతాయి

ఎగుమతి చేయడానికి మన ఆంధ్రా రాష్ట్రంలో ఎంతగానో దోహదపడుతున్నాయి పర్యాటక రంగం అంటే ఎక్కువగా ఎన్నో ప్రాంతాలను చూడడానికి మన రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయి అదేవిధంగా చేపలు పెంచటం మరియు రొయ్యలను పెంచడం కూడా

ప్రజలు సరైన అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నారు వారికి కావాల్సిన కరెంటు నీరు అభివృద్ధి పరచడానికి వారికి ఎంతగానో దోహదపడుతుంది అదేవిధంగా సేవలు సర్వీస్ ద్వారా ఎంతో మందికి అవకాశం కలిగిస్తున్నారు మన ఆంధ్ర ప్రభుత్వం సేవ చేస్తు ఎంతో మంది ప్రజలకి అభివృద్ధి పరచడంలో కృషి చేస్తుంది ఆటోమొబైల్స్ అంటే విశాఖపట్నమనేది ఆటోమొబైల్స్లో ఎంతగానో అభివృద్ధి చెందిన ఊరు అదేవిధంగా ఎన్నెన్నో కంపెనీలను స్థాపించింది వాటి ద్వారా ఎంతో మందికి ఉపాధి కలిగిస్తుంది